తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తోంభై రెండు ఆరు లక్షల తోంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తోంభై మూడు ఐదు లక్షల తోంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తోంభై నాలుగు